చెప్పండి మేడం చెప్పండి ఆధారు కార్డు ఆధారు కార్డు అండి ఓటర్ కార్డు రేషను కార్డు ఒక రెండు ఫోటోలు మీ మీ అప్లికేషను ఫిలప్ చేసి తీసుకొచ్చి మా ఆఫీస్కి ఇవ్వండి అది మేము చూసి చేస్తాములేండి అది ఒక వారం రోజులు అలా పడుతుందండి అది పంపిస్తే పది రోజులు అంటే ఇక్కడ అప్లికేషన్లు బాగా ఎక్కువ ఉన్నాయి మేడం అవన్నీ చెయ్యాలంటే కొంచెం మాకు టైం పడుతుంది అందులో మళ్ళీ సర్వర్ మళ్ళీ స్లోగా ఉంటే మళ్ళీ ఒక రెండు మూడు రోజులు వారంపైనే పడుతుంది సర్వర్ మధ్య మధ్యలో సర్వరు ప్రాబ్లం వస్తుంది మేడం మేడం దానివల్ల అంటే మీకు కొంచెం అలా లేట్ అవుతుంది వారం కానీ లేకపోతే పది రోజులు లేకపోతే ఐదు రోజులు అదే అదేండి అవన్నీ మీరు ఇవ్వండి మేడం మ్యాగ్జిమమ్ సాధ్యమైనంత తొందరగా చూసి చూసి చూస్తాము అప్లికేషన్లు కూడా ఎక్కువ ఉన్నాయి కదా అవి వచ్చేసి అవన్నీ చేసుకుని మరి మీకు వచ్చేసరికి ఒక వారం పడుతుంది పది రోజులు పడుతుందో చెప్పలేము మేడం అది మీకు తొందరగా కావాలంటే అవ్వదు కొద్దిగా కష్టం లేట్ అయినా పర్వాలేదంటే పెట్టేయండి త్వరగా అలాగే త్రీ ఫోర్ డేస్లో అయిపోతుంది సర్వర్ స్పీడ్గా ఉంటే అయిపోతుంది అయిపోతుంది త్రీ ఫోర్ డేస్లో ఇచ్చేస్తాము ఓకే ఓకే